నేను ఒకసారి సేవ చేయడానికి అంటే సేవ అంటే అంటే అంత పెద్దది ఏం కాదు కానీ చాలా చిన్నది చేయడానికి విజయవాడకి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద దేవాలయంలో నేను సేవ చేయడాడానికి వెళ్ళాను ఎందుకంటే అక్కడ చాలా మంది తిండి లేక ఉంటారు చాలా

చాలా దీనంగా భయపడుతున్నారు అలాగే చాలా మంది ఈ రోడ్డుమీద పడుకోవడం కూడా గుడ్డ లేకపోవడం చూసాము మరి తోచినంత సహాయం చేసాము అలాగే దుప్పట్లు మరియు ఎన్నో రకమైన వాటిని మేము పంచిపెట్టాము అలాగే అలాగనే మేము ముందుకు సాగుతూ అక్కడ

నేను నా తోచినంత వరకు రోడ్లే ఎమ్మటే ఎవరైనా పూర్ పీపుల్ ఉన్న వారికి ధర్మం చేస్తాను నాకు తోచినంత అంటే ఎక్కువ ఎమౌంట్ ఏం కాదు కానీ నా దగ్గర ఉన్న పది రూపాయలు ఇరవై రూపాయలు వాళ్ళకి సాయం చేసాను నేను అలాగే ఎవరికైనా కొంచెం ఇబ్బంది ఉన్నా ఎవరికన్నా మనకి మనకి వీలున్నప్పుడు మనం చేయగలుగుతాము అన్నప్పుడు వాళ్ళకు చేస్తాము నేను నాకు ఒకసారి నాకు పని ఉండగా హైదరాబాద్కి వెళ్ళాను అక్కడ నేను చూసాను చాలా మందిని ఏం లేక రోడ్లు ఎమ్మటే ఉండటం వాళ్ళకు కూడా నేను సాయం చేసాను అలాగనే చాలా మందికి ప్రత్యేకంగా

ఇంకొకటి అవన్నీ చూసాక నా మదిలో ఏదో కొరత వచ్చింది నేను కూడా ఏదైనా చేయాలి అనేసి ఒక అలా తిరిగొచ్చాను అప్పుడప్పుడు నేను ఊళ్ళో కూడా అంటే నేను ఊరికి వెళ్ళినప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు నేను చాలా సాయం చేసాను ముసలి వాళ్ళకి ఏమి సాయం చేయాలన్నా ఏమైనా ఇవ్వాలన్నా ఇస్తాను నాకు తోచినంత వరకు నేను సాయం చేస్తూనే ఉంటాను అలాగా

ఏదో మనకి కూడా తెలియని ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే అందులో ఉన్న అదే వేరు సేవ చేయడం అనేది మంచిగానే ఉంటుంది నేను ఇంకా చెప్పాలంటే దాతృత్వం చే దాతృత్వం చేయడానికి చాలా చోట్లకి వెళ్ళాను అక్కడ కూడా చాలా సేవ చేసాను నేను చేసిన చెన్ రెండు మూడు చోట్ల చాలా చక్కగా ఉంది ఆ ప్రదేశం కూడా చాలా చక్కగా ఉండేది ఎందుకంటే అక్కడ చూసినట్టయితే చాలా మంచిగానే ఉంది ఎందుకంటే సేవ చేయడం ఒక స్వచ్ఛంద సేవతో కూడిన దానితో ఉండటం వల్ల ఎలాగనో చేస్తే మంచిగా ఉంటుంది కాబట్టి మనం కూడా అందరూ చేయాలి ఉండాలి ముందుకు సాగాలి మీరు కూడా ఎక్కడికో ఎక్కడికో వెళ్ళి ఉంటారు చాలా మంది అక్కడికో ఉంటే కొన్ని చేయాలి మనకు తగినట్టు మనం చేయాలి ఎందుకంటే అంటే మనకి శక్తి ఉన్న వరకు మనం కూడా సేవ చేయాలని అలాంటిది మంచిగా చేయాలి ముందుకు సాగాలి నేను ఒక చోటికి వెళ్ళాను అక్కడ చూసినట్టయితే చాలా విపరీతంగా దారుణంగా ఉన్నది కానీ దాన్ని చూసాక నేను కూడా మళ్ళీ వేరే ఒకటి చేయాలి అనుకున్నాను నేను కూడా వేరే దానికోసం వెళ్ళాలని అనుకుంటున్నాను రీసెంట్గా వెళతాను అలాగే మంచి మనసు ముందుకు సాగి అలాంటి నేను చేయి చేసి నేను కూడా చాలా చేసాను అందులో నా సేవలు కొన్ని ఉన్నాయి సేవలో నేను ఒకటి చెప్పాను అన్నట్టు సేవ మీకు చెబుతున్నాను